మనం భోజనం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది మనం భోజనం చేయడం వలన మనం శక్తి పొం శక్తిని పొందగలం శక్తిని పొందడం వల్ల మనం అనేక రకాలైనటువంటి పనులను చేయగలం భోజనంలో ముఖ్యంగా మనం ఆహార పదార్థాలు మాంసకృత్తులు విటమిన్స్ ప్రోటీన్స్ ఇలాంటివి ఉండేలాగా చూసుకోవడం మంచిది ఇవి మన శరీరానికి చాలా శక్తిని ఇ ఇవ్వడం జరుగుతుంది భోజనాలలో ముఖ్యమైనవి పెళ్ళిళ్ళు డిన్నర్లు మరియు దావతులు లాంటివి పెళ్ళిలో మనం మన తరపు నుండి బంధువులను అటు తరపు నుండి బంధువులను పిలిచి ఒక దగ్గర భోజనం అనేది అందరికి సరిపోయే విధంగా వండించి అందులో మటన్ చికెన్ లాంటివి అలాగే పప్పు వంకాయ ఇలాంటివి వండించి అందరికి నచ్చేలాగా చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది అప్పుడు అందరు కూడా కలిసి మెలిసి భోజనం చేయడం జరుగుతుంది ఇలా చేయడం వలన మన మధ్యన ఉన్నటువంటి దూరం కూడా తగ్గిపోయి మనం కలిసి మెలసి ఉండటం జరుగుతుంది అలాగే భోజనం అనేది మన రోజువారీ జీవితంలో రోజుకు మూడుసార్లు చేయడం జరుగుతుంది పొద్దున్న భోజనం అనేది పొద్దున చేసేదాన్ని టిఫిన్ అని అంటాము ఇందులో మనం ఇడ్లీలు దోశ పూరి చపాతీ లాంటివి తినడం అనేది ముఖ్యం అలాగే మధ్యాహ్నం వేళలో మాంసకృత్తులకు సంబంధించినవి తినటం మంచిది అలాగే నైట్ డిన్నరు చేసి కొంచెం సేపు అటు ఇటు నడవడం వలన మనం తిన్న భోజనం అనేది జీర్ణం అవ్వడానికి చాలా సులువుగా ఉంటుంది అలాగే భోజనం భోజనాలు అనేవి గుళ్ళ దగ్గర దేవాలయాలలో అన్నదానాలుగా పెట్టడం అనేది జరుగుతుంది అలా పెట్టినప్పుడు ఉన్నవారు లేనివారు అనే వారు తేడా లేకుండా అందరు కూడా అక్కడ పాల్గొని ఆ అన్నదానాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల కొంతమంది బిచ్చగాళ్ళకు ఆహారం దొరుకుతుంది అది వాళ్ళకు భోజనం అనేది బిచ్చగాళ్ళకు దొరకదు కానీ ఇలాంటి అన్నదానాలు చేయడం వలన వాళ్ళకు భోజనం దొరికి వాళ్ళు కూడా కడుపునిండా తినడం జరుగుతుంది భోజనం అనేది మనకు రైతులు ఎంతో కష్టపడి చెమటోర్చి కష్ట పడడం వలన మనకు దొరుకుతుంది ఆ భోజనాన్ని మనం తీసుకొని శక్తి శక్తి పొంది మనం రోజువారీ పనులని నిర్వహించడం జరుగుతుంది భోజనంలో అనేక రకాలైనటువంటి వస్తువులను మనం వేసుకుంటాం అందులో ముఖ్యంగా ఉప్పు కారం పసుపు అల్లం మసాలాలు ఇంకా వివిధ రకాలైనటువంటి పప్పు దినుసులు ఇలాంటివి అనేది వేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనం భోజనంలో పాలు తీసుకోవడం అనేది చాలా మంచిది రోజుకు ఒక గ్లాసు పాలు ఒక గుడ్డు తినడం వలన మనం శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది భోజనం అనేది మనకు పూర్వకాలం నుండి మనుగడలో ఉంది పూర్వకాలంలో భోజనం కట్టెల పొయ్యి మీద పెట్టి వండి తినేవారు ఆ భోజనం చాలా రుచికరంగా ఉండేది కానీ నాటి నాటి సమాజంలో భోజనం అనేది గ్యాస్ల మీద కుక్కర్లలో పెట్టి తయారు చేయడం జరుగుతుంది ఇలా చేసిన భోజనం టేస్ట్ రుచికరంగా లేకపోగా ఆరోగ్యానికి చాలా రకాలైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది అందులో కళ్ళు తలనొప్పులు కడుపు నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి రావడం జరుగుతుంది కానీ పొయ్యిలో పొయ్యి మీద పెట్టి తయారుచేసిన ఆహారం చాలా మంచిది ఇలా ఆహారాన్ని మనం తీసుకోవడం భోజనం చేయడం అనేది మనకు మన తల్లిదండ్రులు ముందు నుంచి నేర్పడం జరిగింది ఆహారంలో చాలా రకాల మంది చాలా రకాల రకాలైనటువంటి భోజనాలని తయారు చేస్తారు

భోజనం అనేది

తినకపోతే మన ఆరోగ్యం క్షీణిస్తుంది ఆరోగ్యం తీసుకున్నప్పుడు మన శరీరంలో రక్తం అనేది తయారవుతుంది దాని ద్వారా మన శరీర భాగాలలో శక్తి అనేది వస్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలి అది భోజనం వలన సాధ్యమవుతుంది భోజనం అధికంగా తినడం వలన కూడా సమస్యల అటువంటివి లభిస్తాయి భోజనంలో ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేవి తీసుకోకుండా ఉంటే మంచిది కానీ పట్టణ పరిశ్రమ ప పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా కలుషితమైన భోజనాన్ని వాళ్ళు తీసుకుంటారు మన పల్లెటూర్లలో మాత్రమే చాలా మంచి భోజనం అనేది లభిస్తుంది మన పెరట్లో పండినటువంటి కూరగాయలు మనం పెంచుకునే కొన్ని జంతువులు జీవులు వీటిని తినడం వలన మనకు ఎలాంటి సమస్యలు ఉండవు ముఖ్యంగా చెప్పాలంటే కోళ్ళు గుడ్లు మన పెరట్లో ఉండే వంకాయలు టమోటాలు బెండకాయలు చిక్కుడుకాయలు బీరకాయలు సొరకాయలు ఇలాంటివి తిన్నప్పుడు మనకు ఏలాంటి సమస్యలు ఉండవు

సిటీ పరిస పరిసరాలలో అన్నీ కలుషితమైనవి